మాది హిందూ మతం మా మతాన్ని హిందూ మతాన్ని చక్కగా పాటిస్తాం ఈ మతం గురించి ఇప్పటి పిల్లలకి నేర్పడం వారికి తెలియజేయడం వల్ల వారి మతాలు కులాలు అనేవి తెలుస్తాయి పిల్లలు పా పాఠ్య పుస్తకాలలో ఇవి ఒక సబ్జెక్టు పెట్టినారు కులం మతం అనే భేదం ఒక భారతదేశంలో లేదు అందరు సమానమైన వారు వారుగా ఉంటారు మతభేదాలు లేకుండా అందరు సమానమైన హోదా కలిగి ఉంటారు అందరికీ ఒకే భాష కలిగి ఉంటారు